నాకు పని చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే నాకు డబ్బు అవసరం చాలా ఉంది ఎందుకంటే మేము పేద కుటుంబంలో పుట్టాము మా అమ్మ తల్లిదండ్రులు మా తల్లి అనేది కుంటిది దానికి నడవరాదు మా తండ్రి అనేది తాగుబోతు పని చేయడు కనుక నేను ఒక నేను ఒక ఒక్కదాన్నే పైసలు సంపాదించి మా ఇల్లు కుటుంబాన్ని గడపాలి అందుకే నేను ఆ వ్యక్తిగత లక్షణాలను బట్టి నేను వాటిని ఈ దృష్టిలో ఉంచుకోని ఎంత పని కష్టమైన పని అయినా చేయగలుగుతున్నాను ఎప్పుడైనా నిరాశ పడ్డప్పుడు నేను వారిని గుర్తు తెచ్చుకోవడం వల్ల నాకు మళ్ళీ చేయాలని కలుగు ప్రేరణ కలుగుతుంది ఆకాంక్షలు అనేది చాలామంది చాలా ఆకాంక్షలు పెడుతారు కానీ నేను వాటిని ఉద్దేశించి ఏమీ అనను మళ్ళీ నాకు సంతోషాలు కూడా ఉంటాయి కదా ఆ సంతోషాన్ని నెరవేర్చుకోవడానికి నాకు ఖర్చులు ఉంటాయి కదా అందుకోసమే నేను డబ్బు సంపాదించాలని నమ్మి లక్ష్యం ఏదైనా సాధించాలి ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి నేను మంచి జాబ్ సాధించాలి అని ఇటు కష్టపడుకుంటూ ఇటు చదువు కంటిన్యూ చేస్తున్నాను ఇది నా మెయిన్ లక్షణం నా ప్రేరణ ఏమిటంటే మా కుటుంబం అనేది ఈ చిన్న స్థాయిలో ఉంది అందరిని అందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తారు ఆ స్థాయి నుంచి మేము పెద్ద స్థాయికి వెళ్ళి మంచి పొజిషన్లో నిలబడాలి అనేది నా కోరిక అదే నా ప్రేరణగా ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుకు గుర్తుంచుకుంటాను నేను కష్టపడడానికి అదే నా మోటివేషన్లాగా నేను ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఎల్లప్పుడూ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను నా వ్యక్తిగత కారణాలు అయితే చాలా ఉన్నాయి వ్యక్తిగతంగానైతే మేము చాలా పేదరికంలో ఉన్నాను మా కుటుంబ పరిస్థితులు అంతగా బాగాలేదు నేను ప్రేరణ ప్రేరే ప్రేరణ తెచ్చుకోని బా కష్టపడి సాధించడానికి సాధించాలని తపనతో ముందుకు వెళ్తూ పనిచేస్తూ ఉన్నాను